రోజంతటిలో నేను లేదా ప్రజలందరికీ నీరు చాలా అవసరం అవుతుంది ఆ నీరును మనం వివిధ వివిధ పనులకు కూడా వాడటం మామూలే తెల్లవారి లేచినప్పుడు నుండి రాత్రి నిద్రించే సమయం వరకు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ నీరుని తరచుగా వాడుతారు పొద్దున లేవగానే స్నానానికాని లేదా భోజనం చేసుకోవడానికి గాని లేదా దాహం వేసినప్పుడు నీరు త్రాగడం కానీ ఇంకా మొదలగునవి చాలా ఉన్నాయి రైతులైతే వారి పంట పొలాలను చాలా చక్కగా పెంచాలని నీరుని వాడుతూ ఉంటారు వృక్షాలకు కూడా మనం నీరు నీరుననేది పోసి వాటి నుండి పళ్ళను పూలను ఆశిస్తాము అంతేకాకుండా గోవులకు పశుపక్షాదులకు కూడా నీరు చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లవారి జామున నుండి రాత్రి నిద్రించే సమయం వరకు ప్రతి ఒక్కరూ నీరును తరచుగా వాడుతూ ఉంటారు పల్లెటూరులో అయితే గోవులను అలాగే పశువులను కూడా కడగడానికి శుద్ధి చేయడానికి నీరుని వాడుతారు ఇల్లుని ఇల్లుని తుడవడానికి శుభ్రం చేయడానికి అలాగే ఇతర ఇతర పనులకు కూడా వాడటం అనేది జరగడం ఈ మధ్యకాలంలో చాలా మామూలు అయిపోయింది అంతేకాకుండా ఏదైన ఇల్లుని స్థాపించాలంటే కూడా అది దృఢంగా మారడానికి కూడా నీరుని తరచుగా వాడుతూ ఉంటాము